నాకు ఊహ తెలిసినప్పుటి నుండి బొమ్మలు గీయడమంటే చాలా ఇష్టం నాకు బొమ్మలు గీయడమంటే చాలా ఇష్టం నేను పాఠశాలల్లో కళాశాలల్లో ఉన్నప్పుడు బొమ్మలు పోటీలు పెట్టినప్పుడు మొదటి బహుమతి నాకే వచ్చేది మా పాఠశాల ఉపాధ్యాయులు కళాశాల ఉపాధ్యాయులు నన్ను చాలా బాగా మెచ్చుకునేవారు నేను డ్రాయింగ్ చాలా బాగా గీసేదాన్ని బొమ్మలు పుస్తకాలల్లో గోడల మీద బాగా వేసే దాన్ని నాకు డ్రాయింగ్ నేర్పించింది మా అమ్మ ఎందుకంటే నాకు చిన్నప్పటినుండి బొమ్మలు గీయడం మా అమ్మ నేర్పించింది నా మొదటి కళాకారి మా అమ్మ